కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడానికి నేనెంతో మక్కువ చూపిస్తూ ఉంటాను అలాగే ఎన్నో వంటల కార్యక్రమాలు కానీ పుస్తకాలు కానీ టీవీ ప్రోగ్రామ్లు యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో కొన్ని షా రీల్సు యూట్యూబ్ షార్ట్స్ అవన్నీ చూస్తూ ఫాలో అవుతూ ఉంటాను ఎందుకంటే నాకు వంటలు చేయడమనేది చాలా ఇష్టమైన విషయం కాబట్టి ప్రతీ వంటకం మనం పుట్టుకతో నేర్చుకొని ఉండము కొన్ని అమ్మనో అక్కనో ఎవరో ఒకరు నేర్పిస్తూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళు ఎక్కడి నుండో మనం నేర్చుకుంటూ ఉంటాము కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మట్టుకు మనం సోషల్ మీడియా మాధ్యమాల నుండి మనం వంటకాలన్నీ నేర్చుకుంటూ ఉన్నాము అంటే మొబైల్ ద్వారా కానీ ఇలా ఏదైనా ఇంటర్నెట్ ద్వారా మనం కొన్ని వంటకాలు నేర్చుకుంటున్నాము అయితే ఫస్ట్ రెసిపీస్ అనేది ఏంటో మనం తెలుసుకుందాము రెసిపీ అంటే వ వండేదాన్ని రెసిపీ అనేది ఏదైనా తయారు చేయడం లేదా ఎలా తయారు చేయాలో వివరించే సూచనల సముదాయం అయితే ఇంటర్నెట్ మరియు టెలివిజన్ వంటకాల కోసం ఒక చిన్న హిస్టరీ ఉంది అంటే దానికొక చరిత్ర ఉంది దాన్ని ఫస్ట్ నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను అయితే ఇరవైయవ శతాబ్దం మధ్య నాటికి వేలకొద్దీ కుకరీ మరియు రెసిపీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి టీవీ కుక్ల పరిచయంతో తదుపరి విప్లవం వచ్చింది జూన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో బీబీసీలో ప ప్రదర్శించబడిన కుకరీ అనే కార్యక్రమంలో ప్రపంచంలోనే మొద మొట్టమొదటి టీవీ కుక్ ఫిలిప్ హార్బెన్ అనే ఒక అతను ప్రారంభించాడు కొన్ని నెలల తర్వాత జేమ్స్ బియర్డ్ అందించిన ఐ లవ్ టు ఈట్ అనే ఒక ప్రోగ్రాం అమెరికాలో మొట్టమొదటి కార్యక్రమంగా మారింది టీవీ కుకరీ కార్యక్రమాలు కొత్త ప్రేక్షకులను వంటకాలను అందించాయి ప్రారంభ రోజులలో వంటకాలు బీబీసి నుండి పోస్ట్ ద్వారా అందుబాటులో ఉండేవి తరువాత తెరపై అవి పరిచయమయ్యాయి అవి అలాగే టెలివిజన్లో కూడా అందుబాటులోకి వచ్చాయి వంటకి అంకితమైన మొదటి ఇంటర్నెట్ యూస్ నెట్ న్యూస్ గ్రూప్ అనే ఒక మాధ్యమం పంతో పుస్తకం ఐ మీన్ ఒక వెబ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో సృష్టించబడింది తరువాత అది వేరేగా వేరే పేరుగా మారింది ఇది వంటకాలు టెక్స్ట్ ఫైల్ మరియు వంట పద్ధతులు పంచుకోవడానికి ఒక ఫోరంగా పనిచేసింది రెండువేల ఎనిమిదిలో అమెరికాలో రెండు వేల చివరలో నెలకొన్న మాధ్యము కారణంగా ఇంట్లో వంట చేయడంపై మళ్ళీ దృష్టి పెట్టారు ఇరవై రెండు వేల ఇరవైల ప్రారంభంలో కరోనా వైరస్ మహమ్మారి సమయంలో అమెరికాలో ఇంటి వంట కూడా అదేవిధంగా ప్రేరణ పొందింది ఫుడ్ నెట్వర్క్ మ్యాగజైన్ వంటి ఎన్నో టెలివిజన్ల నుండి ఇది మనకి ప్రధానంగా వ వరుసగా వచ్చాయి అంతర్జాతీయ కుక్ మరియు ఎన్నో షోల నుండి కూడా వచ్చాయి అయితే నిజానికి యూట్యూబ్లో జరిగే వంట ప్రోగ్రామ్లకు రెండువేల ఇరవై రెండు వేల పంతొమ్మిది లో మొదలైన కోవిడ్ నైన్టీన్ ప్రభావం రెండు వేల ఇరవైలో ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడు లాక్డౌన్ ఉండేసరికి ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇంట్లోనే ఉన్నారు అప్పుడు హెల్దీగా ఉండాలని ఎన్నో ఫుడ్స్ చేసి చేసి చూసారు

ఫుడ్స్ అన్నీ చేసి చేసుకుని తినేటప్పుడు వ వాళ్ళకి ఇంట్లో బ్యాచిలర్స్కి కానీ ఎవరి ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండేసరికి వాళ్ళు కొన్ని వంటకాలు చేయడానికి తెలియక వాళ్ళు సోషల్ మీడియాలో ఉండే మాధ్యమాలను వాళ్ళు ఉపయోగించారు అలాగే కాకుండా యూట్యూబ్లో ఇలా ఒక్కొక్క ఛానెల్కి మిలియన్ల సబ్స్క్రైబర్సు మిలియన్స్ వ్యూస్ వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జీవితం ఒక దశ తిరిగిందనే చెప్పుకోవచ్చు అయితే టీవీ కా టీవీ కార్యక్రమాలే ఎందుకు చూస్తాను అంటే అవి చాలా ఈజీ వేలో మనం ఏది ఎంత వెయ్యాలో ఏ ఏది ఎంత వేసి మనం దానిని వండాలో అనేది చూపిస్తూ ఉంటుంది అంతేకాకుండా వంటకాలనేవి మనకి కళ్ళముందు చూ మామూలుగా ముందుగా అయితే పుస్తకాలలో చదివేవాళ్ళము కానీ టీవీ ప్రోగ్రాంలు యూట్యూబ్ వీడియోలే ఎందుకు ముఖ్యంగా అంటే ఏ వంటలో ఏ వంటలో ఏది ఎంత వేయాలో ఒక్కొక్కసారి మనం ఉప్పుకి కర్పూరానికి కూడా డిఫరెన్స్ తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము కానీ అదే కళ్ళకి కట్టినట్టు ప్రతీదీ చూపించి వేసి ఎంత క్వాంటిటీలో వేయాలి ఎంత సేపటికి తీయాలనేది వివరంగా యూట్యూబ్లో మరియు టీవీ ప్రోగ్రాంలో చూపిస్తారు కాబట్టి అది నాకెంతో ఉపయోగపడుతూ ఉంటుంది నేను మొదట్లో ఒక పదేళ్ళ క్రితం తెలుగు ఛానెల్స్లో వచ్చే మీ ఇంటి వంట మా ఊరి వంట అనే ప్రోగ్రామ్స్ చూసేదాన్ని అందులో ఏంటంటే ఒక్కో ప్రాంతానికీ ఒక్కో రకమైన వంట ఉంటుంది దానిని మనం మనకి నచ్చిన అంటే మనకి తెలియని వంటని కూడా వాళ్ళు మనకి పరిచయం చేసేవారు ఆ వంటకి అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వంట ప్రత్యేకత ఏమిటి ఆ వంటలో ఏమేమి వేస్తారు ఎందుకది ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన వంటగా ఉందో ఇలాంటి కొన్ని చారిత్రాత్మకమైన విషయాలను కూడా తెలుపుతూ మనకి ఆ వంటను మనకి నేర్పిస్తారు అక్కడున్న అందరూ కలిసి అందరు మహిళలు కలిసి ఆ ప్రోగ్రాంలో పాల్గొని మంచి వం మంచి వంటలను మనకు పరిచయం చేస్తారు అదే కాకుండా ఎంతోమంది ఈ వంటలను చూసి ఇష్టపడి చెఫ్స్గా కూడా తయారవ తయారవుతున్నారు సరైన వంటకాల గునించి తెలుసుకోవడానికి మనం ప్రొఫెషనల్ చెఫ్ కోర్స్లో కూడా హాజర హాజరవుతున్నట్లయితే ప్రతీ ఒక్కరు కూడా ఎక్కడ ప్రారంభిస్తారో మీకు కొంచెం తెల్ మనకి కొంచెం తెలుసు కాబట్టి పుస్తకాలు టీవీ ప్రోగ్రాంలు తెల్ స్నేహితులు బంధువులు ఉండి వంటకాల కోసం వెతుకుతూ ఉంటాము ఎన్నో రకాల దేశ విదేశాల నుండి కూడా వంటలు అవుతూ ఉంటాయి సరైన రుచి ఏమిటి బ్యాలెన్స్ ఏమిటి సరైన కూర్పు సరైన విధంగా అది ఎలా చెయ్యాలో అవన్నీ కూడా మనం అందులో నుండి చూసి నేర్చుకుంటాము అంతేకాకుండా టీవీ ప్రోగ్రాంలలో చూపించే వంటలన్నీ మనకు చక్కగా అర్థం అవుతాయి నాకు చక్కగా అర్థం అవుతాయి అవే ఫాలో అవడానికి ముఖ్య రీజన్ అదే ఇంకొకటి చిన్న చరిత్ర కుడా ఈ వంటకాల కోసం తెలుసుకుందాము పంతొంది పదిహేడు వందల ముప్ఫై కీర్తి క్రీస్తు పూర్వం పదిహేడు వందల ముప్ఫైకి చెందిన తొలి వ్రాత వంటకం మెసోపొటేమియాలో కను కనుగొనబడిందని మన చరిత్ర చెప్తుంది ఇతర ప్రారంభ వ్రాతపూర్వకంగా వంటకాలు సుమారు పదహారు వందల బీసీ నాటికి మరియు దక్షిణ జాబ్ బాబిలోనియా నుండి అకాడియన్ టాబ్లెట్ నుండి వచ్చాయి పురాతన ఈజిప్షియన్ చరిత్రలో ఆహార తయారీని వర్ణించే రచనలు కూడా ఉన్నాయి అనేక పురా పురాతన గ్రీకు వంటకాలు అంటారు మిథేకస్ యొక్క కుక్బుక్ ప్రారంభమైంది కానీ చాలా వరకు పోయింది ఎథీనియస్ తన డీప్నోసోఫిస్టే డీప్నోసోఫిస్టేలో ఒక చిన్న వంటకాన్ని ఊటంకించాడు ఎథీనియస్ అనే అనేది ఇతర వంటకాల నుండి పేరుగొన్నాడు అవన్నీ పోగొట్టుకున్నారు రోమన్ వంటకాలు రొ రొండవ శతాబ్దం బీసీలో కాటో ది ఎల్డర్స్ దె అగ్రి కల్చురాతో కూడా ప్రారంభమైంది ఈ కాలంలో చాలా మంది రచన రచనలు రచయితలు కూడా వీటన్నిటి నుండి రిఫరెన్స్ తీసుకొని కొన్ని కూడా ఉన్నాయి రీసెంట్గా మన తెలుగులో అన్నపూర్ణి అనే ఒక సినిమా కూడా వచ్చింది అందులో మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ వంటల కోసం ఎంతో చక్కగా చెప్తూ ఉంటుంది వంటల గొప్పతనం కూడా మనం తెలుసుకోవాలి మన భారతదేశంలో ఏంటంటే ప్రతీ అమ్మాయి వంటింటి కుందేలే రుచికరమైన వంటలు ఎన్నో చేస్తూ ఉంటారు కానీ ఏ మేనేజ్మెంట్ అండ్ ఏదైనా గొప్ప గొప్ప ఫైవ్ స్టార్ హోటల్స్లో చూసుకుంటే అక్కడ స్త్రీలు చాలా తక్కువ పురుషులే ఎక్కువ ఉంటారు వంటలు చేసేవాళ్ళు అక్కడికి మనం వెళ్ళామనుకో అక్కడ మనలని చిన్న చూపు చూస్తారు అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థమవదు అయినప్పటికీ మనం ముందడుగు వేసి మన వంటలను మనం నేర్చుకోవాలి టీవీ ప్రోగ్రాం యూట్యూబ్ వీడియోలలో మనకు చక్కగా ఎన్నో వంటలు నేర్పిస్తున్నారు అక్కడ నుండి నేర్చుకుని ఆసక్తి ఉన్నవాళ్ళు ఉంటే ఫైవ్ స్టార్ హోటల్స్లో చెఫ్స్ కూడా కావచ్చు నాకు వంటలంటే చాలా ఆసక్తి ఉంది కాబట్టి నేను అన్ని విధాలుగా అన్ని మాధ్యమాలలో ఫాలో అయి వంటలన్నీ నేర్చుకుంటూ ఉంటాను కొత్త కొత్త వంటలు నేర్చుకోడానికి ప్రత్యేకమైన కొన్ని కొన్ని మాత్రమే ప్రోగ్రాంలను నేను ఫాలో అవుతూ ఉంటాను అంతేకాకుండా నేను నేర్చుకున్నవి నేను తయారు చేసి మా ఇంట్లో తినిపించడమే తినిపించడమే కాకుండా నా స్నేహితులకు కూడా నేను పెడతాను వారి నుండి నాకు కాంప్లిమెంట్స్ ఇస్తే నేను ఎంతో మురిసిపోతూ ఉంటాను ఇవన్నింటికీ ఇన్డైరెక్ట్ క్రె క్రెడిట్స్ అన్నీ నేను చూసే టీవీ ప్రోగ్రాంలు మరియు యూట్యూబ్ వీడియోలకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఫేస్బుక్లో కొన్ని వచ్చే వీడియోలకి నేను అందించాలనుకుంటున్నాను మరియు వంట వంటకాలు టీవీ ప్రోగ్రాంలలో వీటిలోనే కాకుండా పుస్తకాలలో కూడా ఉంటాయి కాకపోతే అక్కడ మనకి వంట టెక్స్చర్ ఎలా ఉంది ఏది ఎప్పటికి ఉందో మనకి సరిగా అర్థం కాక ఎన్నోసార్లు నేను పుస్తకాలలో చదివి వంటలు చేసి ఫెయిల్ అయ్యాను కానీ అప్పటి కాలంలో ఉన్న చాలా మంది పుస్తకాలలో చదివే గొప్ప గొప్ప వంటకాలన్నీ తయారు చేసారు కానీ అంద అందరికీ అది సాధ్యమవ్వదు ఒకరికి ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి నాలాంటి వారికైతే టీవీ ప్రోగ్రాంలు యూట్యూబ్ వీడియోలే ఎక్కువ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు